సమాజంలో ఆధ్యాత్మిక పురోగతి చాలా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడు వస్తున్న భావి భావితరాలకి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియలేకపోతుంది గుళ్ళకి వెళ్ళడమే తక్కువైపోతుంది ఎంత సేపు బయట తిరగాలి వేరే మాల్స్ తిరగాలి అయిపోయింది ఆధ్యాత్మిక పురోగతి అనే కార్యక్రమం ప్రతీ ఒక్క వీధి వీధి కుండల నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం తెలియట్లేదు మహాభారత్ కాని రామాయణం ఇవన్నీ తెలవాలి ఇవన్నీ ఆధ్యాత్మిక చింతతోని వీలు అవుతుంది వేరే దాంతో కాదు అండ్ ప్రతీ గుళ్ళల్లో వారంకి రెండుసార్లు ఆధ్యాత్మిక పురోగతి గురించి అంటే మన మన దేవుళ్ళు ఏం చేసారు ఈ దేశం కోసం వాళ్ళు వాళ్ళలో ఉన్న కష్టాలు సుఖాలు అనేటివి ఏంటివి అంటే దేవునిలో కూడా కష్టాలు ఉన్నాయి అనేది తెలియాలి సమాజంకి సో మనుషులు మనమే ఎంత ఇది ఇది చూస్తుంటేది విన్నవారికి కూడా మనసు ప్రశాంతంగా ఆరోగ్యానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ ఇది చాలా ఉత్తమ నాలెడ్జ్ వస్తుంది బాగా